మా ప్రాంతంలో చాలా కళాశాలలు ఉన్నాయి అందులో గొప్ప గొప్ప కళాశాలల యొక్క వివరాలు దగ్గరికి వద్దాము అవి ప్రగతీ కాలేజ్ సిసి కాలేజ్ ఆ ఇంకా ప్రభుత్వ కళాశాల మా తమ్ముళ్ళు వాళ్ళు అందరూ దగ్గరలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్ళి వచ్చి ఉన్నారు వారు డిగ్రీ చదువుతున్నారు